వ్యవసాయం కోసం ఉపయోగించే వివిధ పరికరాలు అంటే ట్రాక్టర్ నాగలి బొరుగు కొడవలి పార ట్రాక్టర్ నాగలి పొలాన్ని దున్నడం కోసం ఇంకా విత్తనాలు చల్లడం కోసం ఉపయోగపడతాయి బొరుగు గుప్పు తవ్వడానికి ఇంకా గడ్డి తీయడానికి ఉపయోగపడుతుంది అలాగే కొడవలి పంట చేతికి వచ్చే సమయానికి ఆ పంటని కోయడం కోసం ఉపయోగపడుతుంది అలాగే ఇంకా పార పొలానికి నీరు పెట్టడం కోసం ఉపయోగపడుతుంది ఇలాగ ఈ పరికరాలు అన్నీ మనకి వ్యవసాయం చేసుకోవడం కోసం ఉపయోగపడతాయి ఓకే సార్